తెలంగాణలో కళలు హస్తకళల రంగం గ్రామీణ ప్రాంతాలలో దేవుళ్ళు లేక జంతువులు లేదా పురాణగాధలు వంటి సాంస్కృతి చిహాలు వీటిని రూపొందిస్తాయి ఏనుగు వంటి జంతువులను కాలకృతులను విస్తృతంగా చేస్తాయి ఈ జంతువులు అప్పుడు ఒక సమాజాన్ని అనుగుణమైన ప్రగతి శక్తి లేదా పూజా ప్రతీకగా మారుతాయి ఒక నమ్మకం ప్రకారం దేవత యొక్క శక్తిని పరమశక్తిని ప్రతిభింబిస్తాయి పురాణ గాధల వల్ల ఎన్నో దేవతలు మరియు నమ్మకాలను ప్రతిబింబించే బొమ్మల రూపాలు ఉంటాయి ఇలా తెలంగాణలో కళలు హస్తకళలు తమ సంప్రదాయాలు దేవుళ్ళు జంతువులు మరియు పురాణగాధలను అర్థపూర్వకంగా మరియు సృజనాత్మకంగా విలీనం చేసుకుంటూ ప్రజల జీవన విధానాన్ని ప్రతిభింబిస్తాయి